అవును మేడం చెప్పండి ట్రావెల్ ఏజెన్సీ నుంచే మాట్లాడుతున్నాము అండి చెప్పండి మేడం మేము అయితే కనుక ఓన్లీ ట్రావెల్స్ ప్రొవైడ్ చే ప్రొవైడ్ చేస్తాము అండి బస్సు కానీ ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ అక్కడికి వెళ్ళిన తరువాత మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది పస్ట్ ఇప్పుడు ఇంతకు ముందే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలసిన అవసరం ఉంది రూమ్సు సో మీరు బయట మీరు నో ప్రాబ్లం మీరు వెళ్ళిన తరువాత ఆ పైకి వెళ్ళిపోయిన తరువాత కరెంట్ బుకింగ్స్ ఉంటాయి అండి అప్పుటికప్పుడు రూమ్స్ ఇచ్చేవి ఆ రూమ్స్ ఇచ్చేవి ఉంటాయి మీరు బై వాక్ వెళితే కనుక నడిచి వెళ్ళి నడుచుకుంటూ వెళితే కనుక మీకు టోకెన్ ఇస్తారు మధ్యలోనే ఆ టోకెన్ ఇస్తే దర్శనం మీకు నాలుగైదు గంటల్లో అయిపోద్ది వెంటనే పస్టు దర్శనం మీకు ఇస్తారు అయిపోతుంది తరువాత మీరు వన్ అవర్ ముందు వెళ్ళి క్యూలో నిలబడితే కరెంట్ బుకింగ్లో రూమ్స్ రూమ్స్ తీసుకోవచ్చు అండి ఆ విధంగా అక్కడ జరుగుతుంది అది అయితే మాకు మేము చేసేది కాదు అండి ఓన్లీ టూరు టూరిజం ప్యాకేజ్ అంటే ఓన్లీ ట్రావెల్సే మాది ట్రావెల్స్ మీకు బస్సుకి కావాలా ట్రైన్స్కి కావాలా డేట్స్ అవి మెన్షన్ చేసి చెప్తే మేము టికెట్స్ మీకు అప్పటికి పురమాయిస్తాను ఎంతమంది మెంబర్స్ చిల్డ్రన్ ఎంత మంది అడల్ట్స్ ఎంత మంది మే అది జర్నీ డేట్ అవి పెట్టి మీరు చేస్తే మీకు ట్రైన్ కావాలా బస్సు కావాలా అని పెట్టండి మా మీకు మాగ్జిమం అయితే ట్రైను బస్సు సర్వీసే చేస్తాము అండి ఫ్లైట్ అయితే తీసుకోరు పెద్దగా తిరుపతికి అది మీరు ఓకే అండి ఫోర్ టికెట్స్ బస్ తణుకు టూ తిరుపతి ఓకే మీ తిరుపతి బ మీ మీకు మీకు తిరుపతి బస్స్టాండ్లో దిగిన వెంటనే ఇంకా అక్కడ నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయి అండి పైకి తీసుకెళ్ళాడానికి బై వాక్ వెళతార మరి మీరు నడుచుకుంటూ మెట్లు ఎక్కితే మీకు టోకెన్లు ఉంటాయి మీరు ముందు అడ్వాన్స్గా ద దర్శనం బుక్ చేసుకోలేదు కనుక మీరు మెట్లెక్కి వెళ్ళిపొండి వెళ్ళిపోతే మీకు మధ్యలోనే టోకెన్లు ఇస్తారు మీరు బస్టాండ్లో దిగిన వెంటనే అక్కడ నుంచి శ్రీనివా శ్రీ మన శ్రీవారిమెట్లు దగ్గరికి ఫ్రీ బస్సు ఉంటుంది అండి తిరుపతి వాళ్ళది వాల్ తీసుకువెళ్ళి అక్కడ దించుతారు అక్కడ నుంచి మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు టికెట్స్ అయితే ఈచ్ వన్ ఎనిమిది వందల తొంభై రూపాయలు అవుతుంది అండి తొమ్మిది వందలు దగ్గర దగ్గర ఓకే మేడం ఫోర్ మెంబర్స్కి టికెట్స్ బుక్ చేస్తాము కావాలి అంటే మీరు వచ్చేటప్పుడు కూడా కావాలి అంటే వన్ డే బిఫోర్ చెప్తే వచ్చే టికెట్స్ కూడా బుక్ చేస్తాము అండి అదే రేపు అది అప్రాప్రియేట్ నేను నైన్ హండ్రెడ్ చెప్పను అది రేట్ చూసి మీకు కన్ఫామ్గా చెప్తాను నాకు ఫోన్పే చేస్తే మీకు టికెట్స్ బుక్ చేస్తాను అండి ఫోన్పేని మీ మెంబర్స్ వెళ్ళి పేర్లు వాళ్ళ డిటైల్స్ నాకు మెసేజ్ పెట్టండి టికెట్స్ బుక్ చేసి పె పెడతాను వచ్చేటప్పుడు కూడా కావాలి అంటే ముందురోజు నాకు ఫోన్ చేసి ఫోన్పే వేసేస్తే మీ డిటైల్స్ ఆల్రెడి మా దగ్గర ఉంటాయి కనుక రిటన్ టికెట్స్ కూడా బుక్ చేస్తాను అండి ఓకే మేడం థ్యాంక్ యూ